నేను చిన్నప్పటి నుంచి కూడా భరతనాట్యం నేర్చుకున్నాను దీనికి మా అమ్మగారు నుంచి నేను ప్రేరేపించబడినాను అమ్మగారు ఒక నాట్యకారి అమ్మగారు భరతనాట్యం చేస్తు ఉండేవారు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో భరతనాట్యం చేసేవారు ఆ విధంగా నేను మా అమ్మ గారిని చూసి నాకు కూడా భరత నాట్యం నేర్చుకోవాలని ప్రదర్శనలు ఇవ్వాలని ఉండేది మా అమ్మగారు నాకు గురజాడ అప్పారావు గారి కళాక్షేత్రంలో నేను భరతనాట్యం నేర్చుకోడానికి చేర్పించారు అక్కడ భరతనాట్యం నేర్చుకొని ఇంటికి వచ్చి మా అమ్మగారు సన్నిధిలో నేను ప్రాక్టీస్ చేస్తు ఉండేదాన్ని ఈ విధంగా నేను ఎక్కువగా భరత నాట్యంలో నైపుణ్యం పొందాను ఉదయం సాయంత్రం సమయంలో ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తు అమ్మగారి దగ్గర ఫేస్ ఎక్స్ప్రెషన్లు అలా అలాంటివి అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను అదేవిధంగా కళ్ళతో నాట్యం చేయడం వంటి నైపుణ్యాలను కళాశాలలో బాగా నేర్చుకున్నాను ప్రతి రోజు కూడా రోజుకి ఒక రోజు బాగా నేర్చుకుంటూ భరతనాట్యం బాగా నైపుణ్యం సంపాదించాను విజయం నిజంగా నేను భరతనాట్యంలో నైపుణ్యం నేను నాట్యం విధానం అందరికి నేర్పించాను ప్రదర్శనను ఇచ్చాను నాలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని నిలుపుకుంటూ ధైర్యంగా గొప్పగా ప్రదర్శన చేయగలుగుతున్నాను